మీరు ఆరోగ్య జాగ్రత్తలతో ఉంటున్నారా లేదా సుష్టికి సుష్టిగా తిని వ్యాయామం చేయడంలో విశ్వసిస్తారా మీ ఆహార మెనూ ఏంటి సలాడు సముత్యాల ఆహారం గ్లూటేన్ రహిత చక్కెర రహిత ప్రోటీన్ నిండిన ఆహారం నేను సుష్టిగా తిని వ్యాయామం చేయడంలో విశ్వసిస్తాను మనం ఎంత ఆహారం తీసుకున్నా కూడా వ్యాయామం చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఆ వ్యాయామం వల్ల మన బాడీలో అన్నీ యొక్క మన శరీరంలో తిన్న పదార్థాలన్నీ జీర్ణశక్తి మంచిగా అవుతాయి ఎంత తిని పడుకో పడుకుంటే మనము మనం అ అనారోగ్య పాలు అవుతాం కాబట్టి మనం బాగా తిన్నా కూడా మనము ఆ వ్యాయామం చేయడం వల్ల మన బరువు తగ్గుతుంది మనము ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం మా ఆహార మెనూలో ప్రోటీన్ నిండిన ఆహారం ఉంటుంది గుడ్డు చికెన్ ఇంకా మొదలగునవి ఎన్నో ఉంటాయి ఈ సలాడ్లు ఉంటాయి గ్లూటేన్ రహిత ఆహారం ఉంటుంది మేము రోజు పాలకూర అవీ పాలకూర తినడం ఆ పాలకూరలో ఐరన్ అనే ఐరన్ అనే ఒకా

ఒక వ్యర్థం ఉంటుంది ఆ ఐరన్ వల్ల మన బాడీ ఎంతో మంచిగా ఉంటుంది అలా మనము ఇలా ఎన్నెన్నో మనం మెనూలో యాడ్ చేసుకుని మనం తినగలుగుతాము నేను చాలా వరకు అయితే ఆరోగ్యప్ ఆరోగ్య వై ఈ స్థితిలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ఎప్పుడూ నా ఆరోగ్యమే మొదలు ఎందుకంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం తర్వాత అంత మంచిగా ఉంటాం కాబట్టి మనం ఆరోగ్యంలో చూసుకోవడం ఉత్తమం మెయిన్గా దానిలో మనం ఏమి చేయాలి ఎంత తిన్నా కూడా వ్యాయాయం చేసుకోవాలి వ్యాయామం మన రోజులో ఒక అది కూడా ఒక అలవాటు చేసుకుంటే మనకి చాలా మంచిది ఆ వ్యాయామం చేయడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం మనకి ఏదైనా సరే మనము చాలా దృఢంగా అవుతాము ఎప్పటికీ కూడా ఎప్పటికీ ఇలా ఎలా అంటే చురుగ్గా పనిచేస్తాము ఎప్పుడూ మొద్దు బారినట్టు కాకుండా చురుగ్గా ఉంటాము అందరి పట్ల మంచిగా కలిసి ఉంటాము ఎక్కడైనా సరే ఏ పనైనా మనం చేయగలుగుతాం ఏ విషయంలో ఆయినా మనము ముందుకు ఉండగలుగుతాం కాబట్టి మనం వ్యాయామం చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి దీనితో పాటు మనం ప్రోటీన్తో ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ కలుగుతుంది ఇంకా బ్లూటన్ రహిత వ తాగడం వల్ల మంచిది చక్కెర రహిత మనం తాగవద్దు ఎందుకంటే చక్కెర రహితలో మనకి చక్కెర రోగాలు రావడం జరుగుతుంది కాబట్టి మనం చక్కెర రహిత పదార్థాలను ఎక్కువగా వాడకూడదు